నేను నృత్యం నేర్చుకోవడానికి నాకు నేను ఇక్కడ ఉన్న ప్లేస్లో ఎలాంటి అవైలబిలిటీ లేదు వేరే కాడికి పోయి నేర్చుకుందాం అన్న కూడా చాలా దూరంగా ఉండడం వల్ల నేను ఎక్కువ ఏమీ నేర్చుకోలేకపోయాను ప్రదర్శించలేక కూడా పోయాను నాకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టము బట్ నేను ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి నేర్చుకునే ప్లేస్కి చాలా దూరంగా ఉండటం వల్ల వెళ్ళడానికి రావడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల నేను నా ఇక్కడున్న ప్లేస్ని దాటి బయటకు లే పోయి నేర్చుకునే అవకాశం లేకపోవడం వల్ల నేను ఎలాంటి డాన్స్ నేర్చుకోలేకపోయాను మళ్ళీ ప్రదర్శించలేక కూడా పోయాను ఇక వేరే ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకుందాం అన్న కూడా నాకు అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి వేరే చాలా దూరంలో ఉన్నాయి ఇక్కడ దగ్గరలో ఏం లేకపోవడం వల్ల నేను ఏం నేర్చుకోలేకపోయాను అవకాశం కూడా నాకు ఇ ఇక్కడ దొరకలేదు